నమస్తే నమస్తే చెప్పండి అవునా థ్యాంక్ యూ అవునా చాలా చాలా థ్యాంక్ యూ అసలు

ఆహా ఏముంది రోజూ ఎక్ససైజ్ గట్రా చేస్తాం వ్యాయామాలు గ్రీన్ టీ తాగుతాము ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటాము పైగా సినిమాలు కోసం అని చెప్పి కొంచెం తిండి అవి తగ్గిస్తాం కదా దాని మీద అలా ఉంటాం అనమాట అలవాటు అయిపొయింది నాకు నటన అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అసలు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు కొంచం వద్దు అని చెప్పినా మావయ్య వీళ్ళు కొంచెం నన్ను ముందుకి ఇది చేసి పంపిచారరనమాట సినిమా రంగానికి వాళ్ళ ద్వారా నేను ఇలా సినిమాలోకి వచ్చాను నాకు నటన అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం స్కూల్ లోని కాలేజీ లోని స్టేజ్ మీద అలా చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడు అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు అవునా నాకు ఇంత పెద్ద అభిమాని ఉన్నందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అసలు మీలాంటి అభిమానులు ఉండడం వల్లనే మేము ఇంత అభివృద్ధిలోకి వస్తున్నాము అసలు ఈసారి మీతో పాటు మీ కుటుంబ సభ్యులని కూడా తీసుకురండి నేను నన్ను కలిసే అవకాశం నేను మీకు కల్పిస్తాను

అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం కూడ సరే